ఆప్టికల్ షాపు ఉందంట కదా మీకు ఎక్కడ అమ్మా లొకేషన్ ఎక్కడమ్మా సరి సరే అదే స్పెక్స్ ఇపుడు ఎందుకు అంటే ఎండలు ఎక్కువ అయిపోయినయి తరువాత మంచి క్వాలిటీ ష స్పెక్స్ కావాలమ్మా అవి తర్వాత రేట్లు ఎట్లుంటాయి తరువాత క్వాలిటీ ఎలా ఉంటుంది తర్వాత గ్యారంటి ఏంటి తర్వాత ఎన్నాళ్ళు గ్యారంటి ఇస్తారు ఇవ్వన్నీ

త తర్వాత

తరువాత ఈ డాక్టర్తో ఆ టెస్ట్ చేయించుకుని కొనుక్కోవాలా లేకపోతే ఆ టెస్ట్ లేకుండా కూడా ఇస్తారా అనేది అడుగుతున్నానమ్మా అంటే ఏ కంపెనీ ఉంటుంది కంపెనీ కంపెనీ ఏ కంపెనీ మేమ్ కావాలి కంపెనీ కంపెనీ ఏ కంపెనీ మ్యామ్

సరేలే మాకు సరేలే వాట్సాప్ చేయండి మళ్ళాను అలా వాట్సాప్ బాగానే రేట్స్ ఎట్లుంటాయి మాములుగా అంటే మాములుగా మిడిల్ ఆఫ్ ది స్టార్టింగ్ రేట్ స్టార్టింగ్ రేట్ ఎలా స్టార్టింగ్ రేట్ ఎలా ఉంటుంది మాములుగా ఐదు వందలా వెయ్యా లేకపోతే అదే అదే అదే కళ్ళు ఎంత బాగా వస్తానమ్మా వచ్చి మా డాక్టర్ దగ్గర ఫస్ట్ మేము డాక్టర్ దగ్గర టెస్ట్ చెయ్యించుకుని డాక్టరు సజ్జెషన్ ప్రకారం డాక్టరు ఏ ఏది రాసి ఇస్తే అవి తీసుకుందామని అట్లే అదే సరే అలాగనే లొకేషన్ మీరు అవన్ని మీరు మాకు పంపిస్తే సరె అలాగె ఉంటానమ్మా